నా పేరు సరళ నేను నా మొబైల్ ఫోన్ని రీఛార్జ్ చేసేటప్పుడు పొరపాటుగా నేను మొబైల్ ఆపరేటర్ సురేష్ యొక్క మొబైల్ తొమ్మిది ఏడు ఐదు ఆరు సున్నా నాలుగు మూడు రెండు నాలుగు ఒకటి నెంబర్ను గూగుల్ పే పేరు ద్వారా రీఛార్జ్ చేశాను అందులో వెయ్యి రూపాయలు మొత్తం రీఛార్జ్ చెయ్యాలనుకున్నాను కానీ పొరపాటున రెండు వేల మొత్తం రీఛార్జ్ చేశాను దయచేసి ఈ ట్రాన్సాక్షన్ని రద్దు చేయగలరా నా ట్రాన్సాక్షన్ ఐడ వచ్చేసి సున్నా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు